యూట్యూబ్లో నేను శ్రావణీస్ కిచెన్ చూస్తానండి అలాగే అమ్మ చేతి వంట అనే యూట్యూబ్ ఛానల్ కూడా చూస్తాను అందులో భార్గవి గారు చాలా బాగా చెప్తారు వంటలు వైజాగ్లో ఉంటారావిడ మన ఆంధ్ర స్టైల్ వంటకాలు ఎలా వండుకోవచ్చు అందులో స్పైసెస్ అవి ఏం వేయాలనేది ఆవిడకి కరెక్ట్గా వండి మనకి చూపిస్తారండి ఆ చానల్ అంటే నాకు చాలా ఇష్టం అందులో నేను ట్రై చేసిన రెసిపీస్ అన్నీ నాకు చాలా బాగా కుదిరినాయి అలాగే శ్రావణి కిచెన్ అని కూడా ఒక టాప్ వంటల ఛానల్ అండీ అది ఆవిడ అయితే చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు హోటల్స్ స్టైల్ బిర్యానీ అనేది ఒకసారి చూపించారు అది కూడా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించారండి అది కూడా నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అలాగే ఈటీవీలో అభిరుచి అనే టీవీ ప్రోగ్రామ్ ఉంటుందండి అది మధ్యాహ్నం అట్లా వస్తుంది అది కూడా చాలా బాగా చూపిస్తారనమాట ఒక్కోసారి సెలబ్రెటీలొస్తారు ఒక్కొక్కసారేమో మామూలుగా పర్సన్స్ చేత వండిస్తారనమాట ఒక్కొక్కసారి ఏమో హోటల్లో పని చేసే షఫ్లు కూడా వచ్చి మంచి కొత్త కొత్త రకరకాల వంటకాలు కూడా చూపిస్తారండి అది కూడా నాకు చాలా బాగా ఇష్టం అండీ